సార్ నమస్తే సార్ ఏం లేదండీ నాక్కొంచెం సహాయం చేయాలండీ ఏం లేదు నేను పెద్ద తిరుపతికి పాదయాత్ర మీద వెళ్తున్నానండీ నడుచుకుంటూ కాళ్ళ మీద

ఎటు వైపు వెళ్లాలి అండీ తిరుపతి వెళ్లాలంటే పెద్ద తిరుపతి మీకు ఏమైనా తెలుసాండీ ఏం లేదండి నాకు మా ఫ్రెండ్ చెప్తే నేను ఇలా పాదయాత్ర మీద నడుచుకుంటూ వస్తున్నానండీ

అక్కడ ఉంటారా అండీ వేంకటేశ్వరస్వామి గుడి

అవునండీ అయ్య బాబోయ్ అంత పెద్ద ఆలయమా అండీ ఇదీ

అయ్య బాబోయ్ పెద్ద గుడేనండీ అయితే

అబ్బా అవునండీ

అవునండీ

అవునండీ

వద్దులేండి నాకు సమయం లేదండీ నేను బయలుదేరాలండీ